రోజు పొద్దుగాల లేచినాక నేను హెల్తీగా ఉండనందుకు ఫస్ట్ నేను బాగా దొడ్డు ఉండేది దానికోసం రోజు పొద్దుగాల లేచి నాలుగింటికి లేచినాక రోజు వాకింగ్కు వెళ్ళేది వాకింగ్కి వెళ్ళి వచ్చి రోజు వాకింగ్కి ఇక్కడనుంచెలి టు త్రీ కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు టైంపాస్గా ఉన్నట్టే ఫోన్ చూసుకుంటూ వెళ్ళేది అలా రాగా టైంపాస్ కావడానికి రాగా తిన్నారా ఏది రాంగా ఫోన్ తీసుకుని వేస్టిజ్ ఫోన్ తీసుకొని ఫోన్ తీసుకొని ఏదో ఒక యాప్ వేసుకొని ఇంస్టాగ్రామొ ఏదో ఒక యాప్ వేసుకొని ఒత్తుకుంటూ ఇంటికి వచ్చేవాన్ని వచ్చినాక ఇంటికి వచ్చేవాన్ని ఇంటికి వచ్చినాక డిప్స్ తీసి మా ఇంటి ముందట గవర్నమెంట్ స్కూల్ ఉండే దాంట్లో డిప్స్ ఇట్లా గేమ్స్ ఇవి ఉంటాయి అందులోకి వెళ్ళి అవన్నీ ఆటలాడుకునేటోన్ని అవన్నీ డిప్స్ తీసి అవి తీసేసి నైట్ శనగలు ఇట్లా ఇవన్నీ నానబెట్టుకునేటి వాడ్ని శనగలు శనగలు ఇంకా అవన్నీ నానబెట్టుకునేటి వాన్ని అవి మొత్తం నానబెట్టి నైట్ నానబెట్టుకొని పొద్దుగాల తినేటోడ్ని అవిటితో పోతే ఎనర్జీ వచ్చేది దానికి ఇంకా పొద్దుగాల వచ్చినాక ఫస్ట్ పాలు తాగేది పాలు తాగినంక పాలు తాగి తర్వాత ఒక ఎగ్ ఎగ్ తినేది ఎగ్ ఎగ్ తిని మళ్ళా కొద్దిసేపు అట్ల వాకింగ్కి బయటికెళ్ళేది తర్వాత ఎక్సైజ్ బయటికి వెళ్ళి వచ్చి టైం పాస్గా బై వాక్గా బయటకి వెళ్ళి వచ్చేది వచ్చి మళ్ళీ అటూ ఇటూ తిరిగి వచ్చి మళ్ళీ నైట్ పండుకున్నాక నైట్ కొద్దిసేపు జాగింగ్ చేసి పండుకుండేది అలా నైట్ కొంచెం అరగడానికి క్రికెట్ ఆడే వాడ్ని క్రికెట్ కూడా రోజు ఆడేవాడ్ని అది కూడా టైంపాస్ అయ్యేది బాల్తోని రోజు ఇంటికాడున్న బాల్తో నేన్ ఆడేది బాల్ రోజు బాల్తోనే ఆడేది అది కూడా నాకు చాలా ఇష్టం అది కూడా మంచిగా ఆడేవాడ్ని బాల్తోనే కూడా ఆడేవాడ్ని